హలో మాధవి రెస్టారెంట్ ఓనరేనా మాట్లాడేది మీ రెస్టారెంట్ నుండి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మాకు వెజ్ బిర్యానీ వచ్చింది కాబట్టి మీరు ఈ ఆర్డర్ని రిటర్న్ చేసుకుని సరైన మా ఆర్డర్ పంపిస్తారా లేక నగదు తిరిగి ఇస్తారా